హలో ఎవరు అవును మేడం చెప్పండి ఉంది మేడం పడతాయి మేడం ఎక్కడ మేడం మీరు ప్రోపర్ ఎక్కడ లొకేషన్ ఓకే మ్యామ్ వన్ అవర్ పడుతుంది మేడం టైమ్

హండ్రెడ్ రుపీస్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలి మేడం ఏ కంపెనీ ఏ బ్రాండ్ కావాలి చెప్పండి మేడం అది మాక్సిమం టూ ఫైవ్ త్రీకే వరకు ఉంటుంది మేడం

అంటే అది ఇప్పుడు ప్రజెంట్కి అయితే లేదు మేడం అంటే మీరు ఒక టూ డేస్ ఆగుతాము అంటే చెప్పండి మేడం టూ డేస్ టూ డేస్ ఏం పర్లేదు రేపు రేపు మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి అలా తీసుకుని వస్తాను మేడం అంటే మీకు రేపు ఈవినింగ్ వరకు మీకు వచ్చేస్తుంది మేడం ప్రోడక్ట్ మొత్తం ఇంకేమైనా కావాలా మేడం

ఓకే ఓకే మేడం మేడం టైం మీరు ఏ డే కావాలి టైంకి చెప్తారా మేడం అదే టైంకి రీచ్ అవుతుంది ఓకే ఓకే మేడం ఓకే మేడం ఖచ్చితంగా థ్యాంక్ యు మేడం